ఊర్లల్లో ఉండే విద్యార్థులు ఎక్కువగా వాళ్ళ ఊర్లో ఉండే బడల బడులకే పోతుండేవారు వాళ్ళు ఎలా వెళ్తారంటే ఒకవేళ ఆ విద్యార్థులకి వాళ్ళ స్కూల్ దగ్గర ఉంటే పాదయాత్రతో వెళ్ళేవారు లేకపోతే దూరంగా ఉంటే సైకిల్స్ మీద వెళ్ళేవారు ఒకవేళ వేరే వేరే వేరే ఊరు నుంచి అయితే వాళ్ళు బస్సు లేదా ఆటో తీసుకుని వెళ్ళ వెళ్ళేవాళ్ళు పట్టణాలకి వెళ్ళేవాళ్ళకి అంటే అంటే ప్రైవేట్ బడులలో చదువుకునేవాళ్ళకైతే వాళ్ళు ఎలా ఫీజు పెడతారు కాబట్టి బస్సులు ఇలా అన్నీ సదుపాయాలు ఉండేది రెగ్యులర్గా బస్సులు ఉండేవి మా ఊర్లో అయితే రెగ్యులర్గా బస్సులు నడిచేవి నాణ్యతమైన నాణ్యమైన ప్రాథమిక విద్యను పొందడం అంత కష్టమేమ కాదు ఎందుకంటే ఈ ఈ కాలంలో ఎక్కువగా ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్యను ఉపాధ్యాయులు పిల్లలకి అందిస్తున్నారు గవర్నమెంట్ దీనికి చాలానే స్కీమ్స్ తీసుకొస్తుంది పిల్లలు బాగా ఎదగాలని గవర్నమెంట్ స్కూల్లో ఉన్నవాళ్ళు బాగా చదవాలని